మా కాలేజీలలో కాని ప్రతి ఒక్కచోట ఏంటంటే మేము జనరల్గా మేము బ్రేక్ టైంలో కానీ మా ఫ్రెండ్స్తో కానీ ప్రతి ఒక్కచోట మేము తెలుగు అనేది బాగా యూస్ చేస్తాము ఇంకా ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ మా ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగే సో దాని వల్ల ఇంకా ఏంటంటే మాకు మేము ప్రతీ ఒక టీచర్తో గాని ప్రతీ ఒకరితో మేము తెలుగులోనే మాట్లాడతాము ఇంకా తెలుగు కూడా ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఒక టాపిక్ చెప్పారంటే ఆ టాపిక్ని తెలుగులో ఎక్స్ప్లేయిన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొంత మందికి ఇంగ్లీష్లో అర్థమయింది కొంత మందికి అర్థం కాదు అందువల్ల తెలుగులో చెప్పడం వల్ల అందరం చాలా అంటే చాలా అర్థం చేసుకుంటాము సో ఏంటంటే ప్రతీ ఒక్క స్టడీస్లో కానీ ప్రతి ఒక దాంట్లో కూడా విద్య అనేది విద్య అనేది ప్రథమ ప్రథమమైనదనే చెప్తాను అలాగే ఇంకా ఏంటంటే తెలుగు వచ్చేసరికి అందులో తెలుగు వచ్చేసరికి ఇంకా ప్రథమమైనదని చెప్తాను ఎందుకంటే మా రాష్ట్రంలో మేము అంటూ అర్థం చేసుకునేది ఈజీగా అర్థం చేసుకునేది తెలుగు కాబట్టి తెలుగు అనేది విద్యా విద్య విషయంలో లేదా వేరే ఏ విషయాల్లో అయినా సరే మంచి ప్రోత్సాహం కలిగించేలా చేస్తుంది